హుడీ సెక్షన్కి వెళ్ళడం వెబ్సైట్ ఓపెన్ చేసి మెన్స్ ఆర్ ఉమెన్స్ హుడీస్ లేదా వింటర్వేర్ విభాగాన్నిసెలెక్ట్ చేస్తాను ఫిల్టర్స్ ఉపయోగించటం కలర్ ఫి ఫిల్టర్ నాకు ఇష్టమైన రంగు నీలం ఎంపిక చేసుకుంటాను సైజ్ నా సైజు ఎమ్ ఫిల్టర్ చేస్తాను అందుబాటులో ఉన్న వాటిని పరిశీలించడం ఫిల్టర్ చేసిన తర్వాత అందుబాటులో ఉన్న హుడీలను చూస్తాను స్టాక్ అవైలబిలిటీ నా రంగు మరియు సైజ్ ఉన్నయా లేదా అని చెక్ చేస్తాను ప్రాడక్ట్ వివరాలు చదవడం మెటీరియల్ హుడీ ఎలాంటి మెటీరియల్తో తయారు అయ్యింది కాటన్ ప్లీ కాటన్ పీస్ పాలి పాలిస్టర్ ఫిట్ టైప్ రెగ్యులర్ ఫిట్ ఓవర్సైజు స్లిమ్ ఫిట్ కస్టమర్ రివ్యూస్ అండ్ రేటింగ్స్ ఇతరులు ఎలా రివ్యూ ఎలా ఇచ్చారో చూస్తాను ప్రైస్ అండ్ డిస్కౌంట్ పరిశీలించడం అసలు ధర అం మరియు ఆఫర్ ధర కూపన్స్ అండ్ క్యాష్బ్యాక్ ఆఫర్స్ రిటర్న్ పాలిసీ చూడడం నా సైజు తప్పుడు కానీ ఈ రంగు నచ్చకపోతే రిటర్న్ చేసుకోవచ్చా కార్టులో వేసి ఫైనల్ చెక్అవుట్ చేసి అన్నీ సరిగ్గా ఉంటే ఆర్డర్ ప్లేస్ చేస్తాను